మూడు లక్షల ఇరవై ఒకటివేల నాలుగు వందల యాభై నాలుగు వెయ్యిన్ని ఇరవై ఒకటి ఐదు వందల ఐదు ఒక లక్ష నలభై ఐదువేల మూడు వందల తొంభై ఎనిమిది రెండు లక్షల తొంభై ఆరువేల తొమ్మిది వందల తొంభై రెండు